చర్య ఏంటి అంటే ట్యాక్సీ చేరడానికి ఎంత సమయం పట్టవచ్చో ఇప్పుడు ఆ ట్యాక్సీ డ్రైవర్ని అడగాలి

నేను ఒక ట్యాక్సీలో వెళ్తున్నాను అంటే ఆ ఆటో అంకుల్గారిని అడగాలి అంకుల్గారు నేను ఇక్కడ ఎక్కుతున్నాను ఇక్కడినుంచి అక్కడికి వెళ్ళడానికి ఎంత సమయం పడుతుంది ఆ వెళ్ళేదారిలో ఏమైనా షార్ట్కట్లు ఉన్నాయా పోనీ లాంగ్లెంగ్త్లు ఉన్నాయా మేబీ పొలాలు పొలాల రోడ్డులో నుంచి వెళ్ళాలా లేదా మైన్ రోడ్డులో నుంచి వెళ్ళిపోవచ్చా ఆ పక్కకి ఏదో రోడ్లో అదే రోడ్ కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి కదా అవి అడ్డంగా ఉండటం వల్ల వేరే షార్ట్కట్ రోడ్ నుంచి ఎక్కడికైనా తీసుకు వెళతారా అని అడుగుతున్నాను ఇంకా ఆ రోడ్డు నిర్మాణం ఎప్పటి నుంచి మొదలు పెట్టారో ఎప్పటివరకు జరుగుతుందో కనుక్కున్నాను ఇక్కడ నుంచి అక్కడికి చేరడానికి ఎంత టైం పడుతుందో అడుగుతున్నాను ఆయన చెప్తున్నారు మేబీ కొంచెం ఒక ఉజ్జాయింపున ఆటో అంకుల్గారు అక్కడికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది అని నాకు తెలియచేస్తున్నారు అక్కడ రోడ్డు అనేది ఎక్స్టెండ్ చేయడం వల్ల రోడ్డు వెడల్పు చేయడానికి కొంచెం సమయం పడుతుంది మరియు అక్కడ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల వేరే రోడ్దు నుంచి మమ్మల్ని తీసుకుని వెళ్ళడం జరుగుతుంది కాబట్టి అక్కడ కొత్త దారిలో వెళ్ళవలసి వచ్చింది కనుక ఆ కొత్త దారిలో మనం ఎదుర్కొనే టెంపుల్స్ మేబీ దారులు అక్కడ ఉండే గుంతలు ఆ ఊర్లో ఉండే ప్రజలు వాటి గురించి చూస్తూ వెళ్తాం అక్కడ వెళ్తున్నప్పుడు అందరి గురించి మాకు చెప్పడం అక్కడ జరిగే సందర్భాల గురించి మరియు రకరకాల ప్రదేశాల గురించి పురాతన కట్టడాల గురించి ఆ ఆటో అంకుల్గారు మాకు తెలియచేయడం జరుగుతుంది అక్కడ తరచు జరిగే కొన్ని గొడవల గురించి అక్కడ ఉండే స్పెషల్ స్పెషల్ ఫుడ్స్ గురించి ఆ దారి అంతా వెళ్ళే మనుషులు మాట్లాడే ప్రవర్తన గురించి అంకుల్గారు మాతో చర్చించడం జరిగింది ఆటో అంకుల్గారు కుటుంబం గురించి కూడా మాకు చెప్పారు ఆ రోడ్డు నుంచి ఇక్కడికి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అందువల్ల కొంచెం సమయాన్ని ఆ ఆటో అంకుల్గారితో మాట్లాడుతూ సమయాన్ని గడపడం జరిగింది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి రెండు గంటల ముప్ఫై ఎనిమిది నిమిషాలు సుమారు పడుతుందని ఆటో అంకుల్గారు తెలియచేయడం జరిగింది సో ఈ విధంగా అక్కడికి చేరడానికి ఎంత టైం పట్టిందో ఆ ఆటో అంకుల్గారిని తెలియచేసుకున్నాను